హలో అవును సార్ మాకు ఇది లొకేషన్ తెలియడం లేదు సార్ మాకిది ఎక్కడో చెప్తారా మేమిప్పుడు గన్నవరం అనే సినిమా హాల్ సెంటర్ దగ్గరున్నాము సార్ ఓకే సార్ ఓకే సార్

అక్కడకొచ్చి వెయిట్ చెయ్యమంటారా సార్

సరే సార్ అక్కడికి రాగానే ఒకసారి కాల్ చేస్తాము ఓకే సార్